ఖచ్చితంగా ఆటలను తమ కెరీర్గా భావించే చాలా మంది ఉన్నారు చాలా ప్రసిద్ధ స్థాయిలో మనకు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ప్లేయర్ లైనల్ మెస్సి బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ మరియు టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ వంటి క్రీడాకారులు ఉన్నారు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రేక్షకులకు ఆకట్టుకునే క్రీడాకారులు మరియు వారు వేల కోట్ల డాలర్లను సంపాదిస్తారు పెద్దల కంటే తక్కువ స్థాయిలో చాలా మంది విద్యార్థులు ఆటలను తమ కెరీర్గా భావిస్తారు వారు తరుచుగా పాఠశాల టీంలలో ఆడుతారు మరియు క్రీడా విద్యను పొందుతారు వారు వారి క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తారు మరియు క్రీడా జీవితంలో విజయం సాధించడానికి కృషి చేస్తారు బళ్ళలో విద్యార్థులు ఆటలలో పాల్గొంటారు పాఠశాలలు తరుచుగా వివిధ రకాల క్రీడలను అందిస్తాయి వీటిలో క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ హ్యాండ్బాల్ మరియు టెన్నిస్ ఉన్నాయి ఈ క్రీడలు విద్యార్థులకు శారీరక శ్రమను పొందడానికి మరియు సమూహంలో పని చేయడానికి మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందిస్తాయి ఆటలు విద్యార్థులకు అనేక ప్రయాజనాలను అందిస్తాయి అవి శారీరక శ్రమను పొందడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అవి సమూహంలో పని చేయడానికి మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందిస్తాయి అవి సానుకూల స్వీయ గౌరవాన్ని అభివృద్ధి చేయడంలో మరియు సమాజంలో పాల్గొనడానికి సహాయపడతాయి